నమస్తే అండి చెప్పండి ఎవరు ఏ ఏ ఇయర్ అండి తను ఓకే ఎయిత్ క్లాస్ ప్రశాంత్ చెప్పండి అండి బాగా చదువుతాడు అండి మన్ మొన్న ఎగ్జామ్స్ జరిగినాయి వాటి చుపించారా అండి అవునా ఎగ్జామ్స్ అయిపోయినాయి ప్రోగ్రెస్ రిపోర్ట్లో అంతగా ఏమీ ప్రోగ్రెస్ ఏమి లేదు మీ వాడిది అంటే ఇప్పుడు స్టడీస్ మీద కాన్సెంట్రేట్ చేయలేక పోతున్నాడు అంటే కొంచెం చూస్తు ఉండాలండి ఇంకా టీచర్స్ మీద కూడా అంతగా శ్రద్ధ చూపించట్లేదు అంటే పిలిచిన పట్టించుకోవట్లేదు టీచర్స్ కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు నాకు కూడా ప్లస్ సార్ అదే కొంచెం చూడండి అలాగే స్పోర్ట్స్ ఆటల మీద కొంచెం చూపిస్తున్నాడు వాటితో పాటు కాకుండా ఈ చెస్ ఇలాంటి వాటి మీద చూపిస్తే కొంచెం ఉపయోగపడుద్ది అది కాస్త చెప్పండి మీరు కూడా అదే ఫోన్లు తగ్గిస్తే బాగుపడతారు వీళ్ళు అంతా ఫోన్ల వల్ల దాదాపుగా మంచి మార్గంలో వెళ్ళలేకపోతున్నారు ఓన్లీ చదువుకోవడం ఏంటండి ట్యూషన్ స్కూల్ అయిపోయిన తర్వాత ఒక అరగంట గంట జరుగుతు ఉంది మీ వాడు అంత రావట్లేదు ఇంట్లో పనులు ఉన్నాయి అని చెప్పి వెళ్తున్నాడు అదే మాకు తెలియదు ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి అని మేము మీరు అడిగి కనుక్కుందామని ఆగాము మీరు ఇది ఇప్పుడు ఇలా చెప్తు ఉంటే ఇంకా ఇప్పుడు అర్థమవుతుంది

మేము చెప్తాం టీచర్స్గా మేము ఎంత చెప్పిన మేము టీచర్స్ కానీ ఇంట్లో వాళ్ళం కాలేము మీరు కాస్త చెప్తే వాళ్ళు మంచి మార్గంలో ఉంటాడు టీచర్స్గా మేము చేయాల్సింది చేస్తాం మంచి మార్గంలో మా స్టూడెంట్ వెళ్ళాలని మాకు ఉండిద్ది ఈ చెప్పారుగా ఇంక నుంచి మేము చూ దారిలో పెడతాం మీరు చూడలేకపోయారుపెడతాం మా స్టూడెంట్గా సరే అండి అవును సరే అండి పెడతాం అండి ధన్యవాదాలు ఓకే అండి